భారతీయ మరియు ప్రపంచ చిత్రలేఖన చరిత్రలో మహిళల పాత్ర గురించి చర్చించాల్సిన అవసరం ఉంది చరిత్ర పరంగా పురాతన కాలంలోనే మహిళలు చిత్రలేఖనంలో తమ ముద్ర వేశారు భారతీయ కళలలో రాజపుత్ మొఘల్ మరియు మైసూర్ కళాశైలులలో మహిళా పాత్రలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి పాశ్చాత్య దేశాలలో కూడా మధ్యయుగ కాలం నుండి రోమానికి ర రై రనైసాన్స్ మరియు బారోక్ శైలుల్లో మహిళల పాత్రలు ప్రాముఖ్యత పొందాయి భారతీయ కళా చరిత్రలో మహిళల పాత్ర భారతీయ చిత్రలేఖన చరిత్రను పరిశీలిస్తే పురాతన కాలం నుండి మహిళలు చిత్రకారులుగా మాత్రమే కాకుండా చిత్రలేఖనానికి ప్రేరణగా కూడా నిలిచారు పౌరాణిక గాథల్లో దేవతల చిత్రణలు ఎక్కువగా కనిపించేవి అయితే మహిళా చిత్రకారులు అరుదుగా కనిపించేవారు ఆధునిక భారతదేశంలో మహిళలు కళారంగంలో ముందుకు వచ్చారు దీంట్లో కొందరు పాత్రలు అమృత షేర్ షేర్గిల్ భారతీయ కళారంగంలో మహిళా చిత్రకారులు ప్రభావాన్ని చాటి చెప్పిన ప్రముఖ వ్యక్తి ఆమె యూరోపియన్ మరియు భారతీయ కళా శైలులను కలిపి తమ చ చిత్రాలలో భారతీయ జీవన శైలిని ప్రతిబింబించారు రెండవవారు అంజోలి ఇలా మెనన్ తన చిత్రాలను అత్యంత భావోద్వేగాన్ని ప్రదర్శించి భారతీయ కళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు మూడవవారు అర్పితా సింగ్ మహిళా సమస్యలను తన చిత్రాలలో ప్రతిబింబిస్తూ నేటి సమాజానికి అవసరమైన సందేశాలను అందిస్తున్నారు నాలుగవ వారు నళినీ మలాని సాంప్రదాయక మరియు ఆధునిక కళారూపాలను కలిపి సృజనాత్మక చిత్రలేఖనానికి కొత్త రీతిని అందించారు